మా ఊరిలో మేము పబ్లిక్ లైబ్రరీ అని చెప్పి ఒక గ్రంథాలయం ఉంటుంది దానికి వెళ్తాం అనమాట గ్రంథాలయం అంటే మనకి అందరికీ గుర్తుకొచ్చేదేంటంటే అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి గ్రంథాలయంలో ఏంటంటే చిన్నపిల్లల నుండి పెద్దవారు దాకా అందరికీ అవసరమైన బుక్స్ అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి అక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా వెళ్లొచ్చనమాట అలాగే న్యూస్ పేపర్ చదువుకోవచ్చు బుక్స్ చదువుకోవచ్చు నవల్స్ చదవచ్చు అన్ని కూడా అక్కడ మనకి ఉచితంగానే ఇస్తారు మా ఊర్లో పబ్లిక్ లైబ్రరీలో ఎటువంటి ఫీజు తీసుకోకుండానే ఇస్తారనమాట అవి చదవడం వల్ల ఏంటంటే మనకి చాలా జ్ఞానం అనేది వస్తుందన్నమాట ఎప్పుడూ కూడా మనకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఎక్కడా దొరకలేనివి చాలా ఎక్కువ రేట్ ప్రైస్ ఉండేవి కూడా అక్కడ మనం ఫ్రీగా వెళ్లి రోజు మన పేరు రాసి ఎంత సమయం కావాలంటే అంత సమయం చదువుకోవచ్చు వచ్చేటప్పుడు మళ్లీ మనం సైన్ చేసి బయటకు వచ్చేస్తాం అనమాట ఏ వ్యక్తి అయినా వెళ్లొచ్చు రావచ్చు అలాగే చిన్న పిల్లలు వెళ్లి బొమ్మల పుస్తకాలు చందమామ కథలు అలాంటివి చదువుతారు మా ఊరిలో అలాగే పెద్ద వాళ్ళు ఏమో న్యూస్ పేపర్ చదవడానికి వెళ్తా ఉంటారనమాట స్టూడెంట్స్ వాళ్ళు వెళ్లి వాళ్లకి సబ్జెక్టు కావాల్సిన బుక్స్ ఉన్నాయా లేదా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు అలాంటి వారు వెళ్లి రీజనింగ్ బుక్స్ ఇంకా చాలా లాజికల్ ఇంకా ప్రీవియస్ పేపర్స్ అలాంటివన్నీ కూడా అక్కడ ఉంటాయి అక్కడి నుంచి తెచ్చుకుని మేము దానికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం నార్మల్గా మనకి దొరకాలి అంటే అన్ని బుక్స్ మనం కొనుక్కొని చదవలేం కాబట్టి మేము గ్రంథాలయానికి వెళ్లి అక్కడ నుంచి బుక్స్ తీసుకుని చదువుకుంటా ఉంటాం అనమాట అక్కడ ఉన్న ఒక సార్ ఉంటారు వారిని అడిగి మేము ఇంటికి తెచ్చుకుంటాం ఇంటికి తెచ్చుకుని ఒక రోజు రెండు రెండు రోజులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు టైం తీసుకుని చదువుకుని మరల తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాం అనమాట అక్కడే కూర్చొని చదువుకోవచ్చు లేదా ఇంటికి తీసుకు వెళ్లడానికి కూడా అందులో ఉన్న వ్యక్తులు మనకి అనుమతిని ఇస్తారు అనమాట అలాగే ప్రతి మండలంలో కూడా మా ఊర్లో ఈ గ్రంథాలయాలు అన్ని చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అందులోకి టీచర్స్ వస్తూ ఉంటారు విద్యార్థులకి చెప్పడానికి కావాల్సిన డేటాని మరియు ఒక సమాచారాన్ని నోట్ చేసుకొని వెళ్తా ఉంటారు అనమాట ఏ తరగతి పుస్తకాలన్నా కూడా అందులో దొరుకుతాయి మేము ఏం చేస్తామంటే మాకు కంప్యూటర్కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా మా ఇంట్లో లైబ్రరీగా పెట్టుకోవాలని నాకు ఎప్పుడూ కూడా ఒక ఆశ అనేది అయితే ఉంటుంది నా వ్యక్తిగతంగా ఏంటంటే మా ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకునేదని దానికి అందులో కావాల్సిన డేటాకి సంబంధించింది ప్రోగ్రామింగ్ పుస్తకాలు అలాగే కంప్యూటర్ బేసిక్స్ నుంచి ప్రోగ్రామింగ్ వరకు ఉన్న ప్రతి బుక్కు కూడా తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి నాకు ఒక కళల లైబ్రరీ అనేది ఏర్పాటు చేసుకోవాలని చాలా ఆశగా ఉండేది అనమాట అలాగే నేను చాలా వరకు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా షాప్స్లో నాకు నచ్చిన బుక్స్ ఏమైనా దొరికితే ఈ డేటా బేస్కి సంబంధించిన అవన్నీ కూడా మా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటా ఉంటాను అనమాట అలాగ నాకు ఒక ఆలోచన అయితే ఉంది దాన్ని ఇంకా పెద్దది చేయాలని కూడా నాకు చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి అందువలన రకరకాల బుక్స్ అనేవి తెచ్చుకుంటాం మా ఫ్రెండ్స్ మేము లైబ్రరీకి వెళ్ళినప్పుడు నావల్స్ చదువుకుంటాం అలాగే కూడా ఎంతో ఎక్కడన్నా ఎక్కడెక్కడ జరిగిన విశేషాలతో సంబంధించిన ఒక బుక్ ఉంటుంది కదా అలాంటివి వికీపీడియాలో అలాంటివన్నీ కూడా మేము తీసుకుని చదువుకుంటా ఉంటాం దానివలన ఎంతో జ్ఞానం అనేది వస్తదనమాట గ్రంధాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ సైలెంట్గా ఉంటారు అందరూ కూడా అక్కడ ఎవరిని డిస్టర్బెన్స్ చేయకుండా మనకు నచ్చిన బుక్స్ తీసుకొని చదువుకొని కొంత సమయం అక్కడ మనం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా జ్ఞానం అనేది వస్తుంది ఇప్పుడు చాలా ఎక్కువ రేటు ఉన్న బుక్స్ కూడా బయట మనం కొని ఇంట్లో పెట్టుకుని చదవలేం కదా అలాంటి వారందరూ కూడా గ్రంధాలయానికి వెళ్తాం మేము మా ఊర్లో ఉన్న పబ్లిక్ లైబ్రరీలోకి వెళ్లి అక్కడ కూర్చుని దాంట్లో ఉన్న సమాచారం అంతటినీ కూడా మేము ఒక బుక్లో నోట్ చేసుకొని ఇంటికి వస్తాం అనమాట దాన్ని గుర్తుపెట్టుకునే చదువుకొని ఎన్నో విషయాలు అనేవి తెలుసుకుంటాం అలాగే ప్రతిరోజు పేపర్ వేయించుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు పెద్దవాళ్ళు వాళ్లందరూ కూడా మా ఊర్లో ఉన్న పబ్లిక్ లైబ్రరీకి ఫ్రీగా వెళ్లి చదువుకుంటా ఉంటారు పేపర్ చదువుకుంటా ఉంటారు చిన్న పిల్లలు అందరు వెళ్లి కథల బుక్స్ చందమామ కథలు అలాంటివన్నీ కూడా అక్కడ ఉంటాయి అలా వారి సమయాన్ని మనం ఎంతో సద్వినియోగం చేసుకోవడానికి లైబ్రరీస్ అనేవి ఉపయోగపడుతుంది